హలో డాక్టర్ అనిల్ చెప్పండి చెప్పండి అవునండి అనిల్ గారే చెప్పండి ఓకే ఓకే అవునా మీరు మీర్ మీర్ మీరు ఏమండి ఫోన్ ఇట్లా ఏమైనా వాడతారా ల్యాప్టాప్ ఇట్లా డైలీ వాడతారా ఎన్ని డేస్ నుంచి హెడేక్ ఉందండి వన్ వీక్ నుంచా అండి అంతకు ముందు ఏమైనా స్పెట్స్ ఇట్లా వాడి మధ్యలో వదిలేసారా ఇది ఇదే ఫస్ట్ టైమా అవునా ఎక్కువగా టీవీ ఇట్లా చూస్తున్నారా ఓకే ఓకే మీరు ఎక్కడుంటారు అవునా అయితే ఒకసారి మా హాస్పిటల్కి వస్తారా మరి చూస్తాం క్లినిక్కి వస్తారా రేపు వస్తారా రేపు ఖాళీగా ఉంటే రేపు రండి రేపు ఎప్పుడైనా రాండి టైమింగ్స్ మీ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు ప్రాబ్లమ్ మీరు ఎక్కువగా అవి మొబైల్స్ చూడడం వల్ల అది మీరు నైట్ పూట ఎక్కువ చూస్తున్నారు అనుకుంట అందుకనే అది ఆ రిఫ్లెక్షన్ వల్ల మీకు హెడేక్ వస్తుంది ఒకసారి వచ్చి ఒకసారి ఐ చెకప్ చెకప్ చేసుకుంటే అది ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తుంది ఒకవేళ స్పెట్స్ వస్తే స్పెట్స్ పెట్టేయొచ్చు అట్లా ఓకే రేపు ఏ టైమ్కి వస్తారు మీరు ఒకవేళ మీ దగ్గర అప్పుడు అంతకు ముందు ఏమైనా చూపిచ్చినా సత్ అది ఏమైనా ఉంటే అవి తీసుకుని రండి ఓకేనా ఓకే ఓకే త్యాంక్ యూ